చెప్పండి అహ ఓకే అండి అదే మీరు పాత బస్టాండ్ జిజిహెచ్ దగ్గరకి వచ్చేయండి అంటే నైన్ టెన్ థర్టీ ఆ టైంకు అలా ఓకేనా సార్ మీకు మేం వెళ్ళేదైతే సిక్స్టీన్త్న అండి సిక్స్టీన్త్ మార్నింగ్ టెన్ థర్టీ నైన్ ఆ టైంకి మార్నింగ్ అండి మార్నింగ్ మార్నింగ్ అవును సార్ అవును సార్ మీరు ఏది అనేది నాకు ఎయిట్ కల్లా కాల్ చేస్తే నేను కన్ఫర్మేషన్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ మీకు లొకేషన్ అనేది నేను సెండ్ చేస్తాను సార్ ఓకే సార్ ఓకే సార్ నేను సెండ్ చేస్తాను సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ లేదు సార్ మీరు వచ్చినప్పుడు మళ్ళీ నేను రిటర్న్ కూడా అనేది మీ వెహికల్ అనేది నేను బుక్ చేసుకోవడం జరిగింది సార్ అప్ అండ్ డౌన్ సార్ అంటే అందులో మధ్యలో కుదిరితే ఏదన్నా ఒకవేళ వర్క్ కాని అవ్వకపోతే ఒక డే అనేది మీరు అక్కడ స్టే చేయాల్సి వస్తుందిది సార్ సార్ మీ సార్తో మాట్లాడండి సార్ మీ సార్ అనేది మిమ్మల్ని అడిగి మీరు కన్ఫామ్ చేస్తానన్నారు సార్ సరే సార్ నేను ఎక్స్ట్రా పేమెంట్ కూడా పే చేస్తానని చెప్పాను సార్ ఒకవేళ వర్క్ అవ్వకపోతే ఒకవేళ స్టే చేయాలనుకుంటే ఎకామడేషన్ నాదే సార్ ఫుడ్ నాదే షెల్టర్ నాదే అనేసి కూడా చెప్పా ను ఎక్స్ట్రా ఎమౌంట్ కూడా నేను డ్రైవర్కి ఇస్తాను అని చెప్పడం జరిగింది సార్ మీ సార్కి ఓకే సార్

ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఓకే సార్ నేను చెప్తాను ఓకే సార్ ఓకే సార్ అంటే సార్ మా ఫోన్ నెంబర్ వస్తున్నా సార్ థ్యాంక్ యూ ఓకే సార్ నేను మీకు లైవ్ లొకేషన్ అనేది షేర్ చేస్తాను సార్

అహ లేదు సార్ అందరూ ఒక దిక్కునే సర్ అందరం ఒక దిక్కున దిగుతాం సర్ అంటే మా చెల్లికి అనేది కాలేజీలో చిన్న పని ఉన్నది సార్ ఒక దిక్కునే ఉంటుంది సార్ ఒక దిక్కున ఎక్కుతాం సార్ ఒక దిక్కున దిగుతాం సార్

ఓకే సార్

ఓకే సార్ ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ సార్